రవి ఏందిరా సారు ఏమైంది ఒరేయ్ నాయన పోయినసారి చూస్తే జీతంలో ఏదో ఒక ప్రాబ్లం పెడుతున్నాడు రా ఏం పెట్టాడో ఏందీ పోయినసారి చూస్తే ఏదో కట్ అయింది అని చెప్పాడు దానికి ఏం సమాధానం లేదు ఇప్పుడు చూస్తేనేమో ఆధార్లో ఆధార్ లింక్ పెట్టలేదు ఆధార్ లింక్ పెడితేనే జీతం ఇస్తా అంటున్నాడు అసలుకు ఏంది రా ఈ సమస్యలు చేరిన చేరినకాడ నుంచి నేను అందుకేరా అప్పుడే చేరనని చెప్పాను నీ వల్లేరా కాదు బావ ఇప్పుడు మనం చేసాము ఇప్పుడు మధ్యలో చెప్పొచ్చుగా బాబు నీది ఇంకా ఆధార్ లింక్ కాలేదు జీతం వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడతావు అని చెప్తే ఇదివరకల్ల ఆధార్ లింక్ చేసుకునేవాడిని మరి ఈరోజు నేనేమో అమౌంట్ కట్టాలి వేరే వాళ్ళకి ఇంటి రెంటు కట్టుకోవాలి ఈఎంఎ కట్టుకోవాలి ఎన్ని బాధలున్నాయి నాకు వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు ఆపినందుకు నేను మళ్ళీ ఇక మళ్ళి ఇంకా వడ్డీ పెనాల్టి ఐదు వందలు నుంచి వేయిరుపాయలు ఎగస్ట్రా పడతాయి అవన్నీ ఇవ్వగలడా అవి ఇవ్వడు ఇవ్వడు ఏమో రా ఈ కంపెనీ చేరినకాడ నుంచి సారు ఏదో ఒక లింకు మీద నన్ను హింసిస్తూనే ఉన్నాడు లేదు బావ అబ్బే నేను ఇది మానేస్తాను నేను ఇది మానేసి లేదంటే ఇంకా ఎక్కడైనా చేరతాను మీ జీతాలు వస్తున్నాయి అంటే మీకు ఏమైనా ఆధార్ లింక్ అయినయా మరి అయినయ్యి నువ్వైనా చెప్పాలి కదరా నాకు మరి నువ్వు చెప్పాను నీకు నీకు నేను పెట్టాను అరే ఆధార్ లింక్ చేసుకున్నావా అని నన్ను అడిగినట్టయితే నేను అప్పుడే చేసుకునే వాడిని కనీసం ఆయన సార్ అయినా చెప్పాలి కదరా నాకు ఆయన చెప్పలేదురా ఆయన చెప్తే నేను అప్పుడే చేసుకోను నాకేమి బాధ ఆయన చెప్పటం మళ్ళీ నేను ఆధార్ లింక్ ఎప్పుడు చేసుకోవాలి ఆ డబ్బులు ఇప్పుడు అకౌంట్లో పడతాయి హే ఇది కరెక్ట్ కాదురా నేను మాత్రం వేరే దాంట్లో జాయిన్ అయిపోతాను బావ లేదులే చెబుతున్నాగా నేను ముందుగానే చెబుతున్నాను ఎందుకంటే ఒక మాట చెప్పి ఆగిపోదాము అని సరేనా నువ్వు అడుగు ఒకసారి సార్నీ లేకపోతే ఆ ఇస్తే జీతం పర్లేదు లేకపోతే ఆధార్ లింక్ అయితే ఇప్పుడు కాదు అది లేకపోతే వేరే దాంట్లో చేరుతూ ఉంటాను సరేరా వెళుతున్న మరి